నేను ఫారిన్ ట్రిప్ వెళ్ళటం కోసం ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాను ఈ ట్రాలీ బ్యాగ్ అనేది నాకు ఎంతో కంఫర్టబుల్గా చాలా బాగుంది ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కారు దిగిన దగ్గర నుండి అక్కడికి వెళ్ళటానికి మోయటానికి చాలా బరువుగా ఉండేది కానీ ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకోవటం వలన నేను చాలా ఈజీగా లగేజ్ను క్యారి చేసుకొని ఈజీగా పట్టుకుని వెళ్ళగలుగుతున్నాను అంతేకాకుండా ఈ ట్రాలీ బ్యాగ్ వలన నాకు తోసుకుంటూ ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ అమెరికన్ టూరిస్ట్ ట్రాలీ బ్యాగ్ ఇది దీనికి టూ ఇయర్స్ వారెంటీ కూడా ఇచ్చారు ఇది కిందకు పడిపోయిన వర్షంలో తడిసిన ఏమి కాదు లోపల ఉన్న బట్టలకి వస్తువులకి సామానులకు కూడా ఏమి కాకుండా ఉంటుంది అందుకే నాకు ఈ బ్యాగ్ అంటే చాలా ఇష్టం